కుటుంబంలో స్త్రీ పురుషుల పాత్ర చాలా ముఖ్యమైనది అది ఏవిధంగా అనగా ముందుగా పురుషుడు అతడు ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతిదీ తీస్కొచ్చే ఇవ్వడం ఆ తర్వాత తన తన వృత్తిని అంటే బయట చేసే వృత్తిని తను తను చేస్కుడ ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా స్రీ అనేది భర్త తెచ్చిన వాటితో జీవనాన్ని కొనసాగించాలి అన్ని చూస్కోవాలి ఏ విధమైన లోటు లేకోకుండా అతను తెచ్చిన వాటితో సర్ది పెట్టాలి ఆ విధంగా పురుషులు స్త్రీలు కూడా ఇద్దరు సమానంగా ఉండి చేసుకోవడం చాలా మంచిది పురుషులు ఏ విధమైన పనులు పంచుకోవాలంటే స్త్రీకి ఎప్పుడైన ఆరోగ్యం బాలేనప్పుడు మొత్తం అన్ని చూస్కోవాల్సిందే తన బాధ్యతే అదేవిధంగా మాములుగా సమయంలో కూడా ఏం కొంచం సమయం ఏమైన ఖాళీగా ఉన్న సమయంలో మనం ఇంట్లో పని ఏమన్న చేసుకోవచ్చు ఆ విధంగా ఇద్దరు అన్యోన్యంగా ఉండి చేస్కుంటే అంత రూపుదిద్దుకుంటాయి